ప్రభ ట్రావెల్సా మీరు మాకు బస్ కావాలండి మేము తిరుమలకి ఇంకా కాళహస్తి శ్రీ కాళహస్తి హలో అదే నండి మాకు ట్రావెల్స్ బస్ కావాలి మేము ఇంకా టెన్ మెంబర్స్ థర్టీ మెంబర్స్ ఉన్నాము మీరు మి మేము పుత్తూరు నుంచి వస్తున్నాము టెన్ డేస్ కావాలి పుత్తూరు కావాలి తిరుపతి పక్కన కాదు తిరుపతి దాటుకుని వస్తుందనమాట నాగలాపురం సైడ్ పుత్తూరు మీరు ఏం చేస్తారండి కిలోమీటర్స్ చెప్తారా లేదంటే ఇంతని తీసుకుంటారా ఎట్ల చెప్ప

అదే ఇప్పుడు మేము ముప్పై మంది ఉన్నాము

అవును అవునులే అండి మీరు ఓకే అండి మీరు నాకు మీరు బాగా తగ్గించి చెప్పారంటే నేను మేము ముప్పై మంది దాకా వస్తాము మేము బస్ ముప్పై మంది పడతార ఎంతమంది పడతారు మీకు

అవునండి అట్లానే ఓకే అండి అట్లానే మీరు ఇప్పుడు థర్టీ మెంబర్స్ మీద ఎంత ఎంత అమౌంట్ చెప్పగలరు మీరు మేము ఒక ఫైవ్ డేస్కి వెళ్లాలనుకుంటున్నాం లేదా సెవెన్ డేస్కి సెవెన్ డేస్కి ఎంతవుతుంది ఏమి ఎట్లా మీరే చెప్తారా చెప్పాలా చెప్పండి

మీరు ఫుడ్ అంతా మీరే అరేంజ్ చేస్తారా లేకుంటే మేము అరేంజ్ చేసుకోవాలా ఫుడ్ అరేంజ్ చేస్తే మీరు ఎంత ఎంతని చెప్పగలుగుతారు ఒకవేళ ఎక్స్ట్రా అదే అదే ఒక మనిషికి ఎంత పడుతుంది ఏమి వాళ్ళకి నేను ఏమి చెప్పాలి ఎలా వాళ్ళని అందరిని నేను అందరిని రప్పించుకోవాలనుకుంటే నేను ఒక ఏజెంట్లాగా ఉండాలా మీ దగ్గర నేను మాట్లాడే మాట్లాడి వాళ్ళకి చెప్తానని నేను చెప్పాననమాట

ఓకే సార్ కానీ వాళ్ళు ఏమడుగుతారంటే ఫుడ్ అంతా అరేంజ్ చేసి టిఫిన్ మూడు పూటలా వాళ్ళే అయితే ఓకే ఎంతయినా మాట్లాడండి పరవాలేదు అంటున్నారు మీరు ఒక ఒక అమౌంట్ అనేది మీరు చెప్పారనుకోండి అలాగా వాళ్ళ

ఓకే సార్ ఓకే సార్ నేను మాట్లాడి చెప్తాను ఓకే థ్యాంక్ యు అండి